హలో హెచ్ గ్యాస్ కస్టమర్ కేరేనాండి అవునండి మేము గ్యాస్ బుక్ చేసాము మా ఇంట్లో ఫంక్షన్ పెట్టుకున్నాము గ్యాస్ బుక్ చేసాము ఇంతమటుకు డెలివరీ అవ్వలేదు అవునండి కన్స్యూమర్ నెంబర్ చెప్తాను అండి నైన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఇది కన్స్యూమర్ నెంబర్ అండి నా ఆధర్ నెంబర్ కూడా చెప్తాను అండి సిక్స్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఇది నా ఆధార్ నెంబర్ అండి ప్లీజ్ అండి అర్జెంటు ఎందుకంటే ఇంట్లో ఫంక్షన్ ఉంది గ్యాస్ అయిపోయింది కాబట్టి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఎంత సేపట్లో వస్తుంది అండి ఓకే అండి చాలా థ్యాంక్స్ అండి అవునండి త్వరగా పంపిస్తారా థ్యాంక్ యూ అండి